హలో గుడ్ ఈవెనింగ్ మేడం ల్యాప్టాప్ రిపేర్ షాప్ నుండి మాట్లాడుతున్నారా ఏ బ్రాండ్ హలో మేడం నా ల్యాప్టాప్ రిపేర్ అయ్యింది మేడం డెల్ కంపెనీ అవును మేడం ఎక్కడ ఉంటుంది మీ బ్రాంచ్ మెహదీపట్నం మేడం అంటే నా అవును మేడం నా ల్యాప్టాప్ గ్లాస్ పగిలిపోయింది స్క్రీన్ గ్లాస్ ఆ రిపేర్ కాస్ట్ ఎంత అవుతుంది మేడం అంటే గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయింది మేడం ఓకే మేడం మెహిదీపట్నంలో ఎక్కడ మేడం అవునా మేడం అవునా ఎన్ ఎంత ఛార్జ్ పడుతుంది మేడం స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్లైన్ అయితే మేడం

ఓకే మేడం ఛార్జ్ చార్జెస్ ఎంతుంటాయి